హలో అలీషా ఏనా నేను ఫోటోగ్రాఫర్ని మాట్లాడుతున్నా అదే మీరడిగారుగా ప్రీ వెడ్డింగ్ షూట్కి అది దాని గురించి చెప్తారా కొంచెం ప్రీ వెడ్డింగ్ అంటే ఫిఫ్టీన్ తౌసండ్ దాకా అవుతుంది సార్ మీకు మీరు ఏ టైంలో పెట్టుకుంటారో ఏ డేట్లో పెట్టుకుంటారో చెప్పారంటే దాని బట్టి నేను మాట్లాడతాను

మీకు క్యామ్ ఒకటి ఫోటోగ్రఫీ ఒకటి సరిపోతుందా సార్ వీడియో కూడా కావాలా సార్ వీడియో కూడా కావాలా సార్ ఓకే సార్ ఇంకా ఏమేం ఫీచర్స్ కావాలో చెప్తే మేం నోట్ చేసుకుంటాం సార్ ఇంకా

సరేనమ్మా లొకేషన్ అంటే మీకు మీకు టైమింగ్ని బట్టి ఉంటుంది నాన్న మీకు ఏ టైమింగ్లో ఎక్కడ సెట్ చేస్తాం అనుకుంటారో మీరు చెప్పారంటే దాన్ని బట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ నేను సెట్ చేస్తాను నాన్న

ఫోర్ ఫిఫ్టీ హెచ్డీలో ఉంటుంది నాన్న ఫోర్ ఫిఫ్టీ హెచ్డీలో ఉంటుంది సార్ మీకు ఎలా అంటే క్యామ్ రేటింగ్ బట్టి మీకు వీడియోస్ ఫొటోస్ ఆల్బం చేసివ్వాలా సార్ లేదా నార్మల్గా ఇచ్చేస్తే సరిపోతుందండి ఓకే సార్ ఇంకా మేబీ మీకు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది పెళ్ళి దగ్గర చెయ్యాలా సార్ లేదా హోమ్ దగ్గర సెట్ చేస్తున్నారా సార్ ఏమన్నా ఫంక్షన్ హాల్ చేశారా ఓకే సార్ దానికి ఎంత అవవుతుందో చెప్పగలరా కొంచెం

ఓకే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దానికి లైటింగ్ ఏమన్నా సెట్ చేసారా సార్ మాకు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఉందనుకోండి మా ఫోటోగ్రాఫర్లకి కొంచెం సెల్ఫ్గా ఉంటుంది ఎంత మందిని పంపించమంటారు ఓకే బాస్ ఇంకా కంబైడే ఇంకేవైనా చాయిస్లు కావాలండీ మీకు మేమేంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఫంక్షన్ కాడి నుంచి మొదలవుతుందండి మీకు డే వన్ నుంచి త్రి డేస్ చేస్తారు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది మీకు వెడ్డింగ్కే వాళ్ళు లొకేషన్స్ బట్టి బీచ్కి వెళ్తారా లేదా నార్మల్గా విలేజెస్లో గానీ సిటీస్లో గానీ చేస్తారా నార్మల్గా అందుకే సంతింగ్ కావాలంటే వేరే వేరే మీ ఫెసిలిటీస్ని బట్టి మేము ఇంతింతా షూట్లకి తీసుకెళతామండి ఆ షూట్లో మీరిచ్చే స్టిల్స్ మీరు మాకు కొంచెం కాపెరేట్ చేసారంటే మీకు నచ్చిన మీకు నచ్చినట్టుగా మీకు అనుగుణంగా మేము ఈ ఆల్బమ్స్ అనేవి చేస్తామండీ దీనికి కొంచెం డిజైన్స్ ఎడిటింగ్ చేయడానికి కొంచెం ఎమౌంట్ ఖర్చవుతుందండి మేబీ ఆల్బం ఒకటే వచ్చేసరికి ఎయిట్ తౌసండ్ పడుతుంది సార్ మీకు ప్రీ వెడ్డింగ్ షూటు టోటల్ ఎమౌంట్ అంటే ఒక తర్టీ తౌసండ్ దాకా అవుతుంది సార్ మీకు ఓన్లీ డిజైనింగ్కి అండ్ ఆల్బమ్స్కి వాటిలకి మీకు నార్మల్లీ వెడ్డింగ్ షూట్లకి అక్కడికొచ్చే మా స్టాఫ్ని పంపించాలి కదండీ ఆ స్టాఫ్కి వీటిలకి ఒక తర్టీన్ తౌసండ్ ఒక ఫిఫ్టీన్ తౌసండ్ వరకు సెట్ అవుద్దండి ఫార్టీ ఫైవ్ తౌసండ్ అవుతుంది సార్ ఓకే నా సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్

ఓకే సార్ వైజాగ్ బీచ్ సార్ ఓకే సార్ బీచ్లో యొక్క అక్కడ మాకు ఎలాంటి గొడవలు రాకుండా వాళ్ళతో మాట్లాడి మీరు సెట్ చేస్కోవాలి సార్ ఓకే నా సార్ మేము డ్రోన్ తీసుకొస్తాము సార్ క్యామ్స్ తీసుకొస్తాము సార్ లైటింగ్ స్టాఫ్ని కూడా మాయే పెట్టుకుంటాము సార్ మీరు మాకు కాప్ డ్రోన్ కూడా మేమే తీసుకొస్తాము సార్ ఓకే ఇప్పుడేంటంటే మీరు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత డ్రస్సెస్ అవుట్ఫిట్స్ అవన్నీ మీరు మీరే సెట్ చేసుకోవాలి సార్ మేము ఓన్లీ వచ్చి ఫోటోగ్రఫీ తీసి అండ్ అవన్నీ సెట్ చేసి మంచి డిజైన్స్ అన్ని మేము సెట్ స్టిల్స్ అన్ని మేమే చెప్తాము సార్ మీకు కావాలంటే మీ వీలుని బట్టి మేమే అనుగుణంగా మాట్లాడతాం సార్ ఓకే సార్ అండ్ ఓకే నా సార్ అమౌంట్ మీకు ఓకే కదా సార్ సరే సార్ అయితే మీరు నేను ఇలా సెట్ చేస్తాను సార్ ఈ విధంగా చేసినందుకు త్యాంక్ యూ ఉంటాను సార్ నేను మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాను ఓకే సార్ సరే సార్ ఉంటా ఓకే ఓకే సార్